స్కూల్లో విద్యార్థులకు వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళు ఏ కళపై అయితే ఆసక్తికరంగా ఉన్నారో ఆ కళని పట్టుకుని వాళ్ళు ఆ కళని విద్యార్థులకి ప్రోత్సహిస్తారు అలా ప్రోత్సహించి వాళ్ళు ఆ కళపై ఆసక్తి చూపించేలా చేస్తారు వాళ్ళు ఆసక్తి చూపించిన తర్వాత వాళ్ళు ఆ కళపై ఎదిగేలా చేస్తారు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మానాన్నకి చేతి పనులలో సాయం చేయమని నేర్పిస్తారు మేము మా చిన్నప్పుడు మేము కాగితాలను చింపి మేము బొమ్మలు చేసేవాళ్ళం ఎప్పుడైతే వాన పడుతుందో మా ఊరిలో వాన పడుతుందో మేము ఆ కాగితాలను చింపి పడవలు చేసి వానలో వదిలేవాళ్ళం అలాగే ఆ కాగితాలతో పతంగలు చేసి వదిలేవాళ్ళం ఇంకా ఇలాంటి పనులు మేము చాలా చేసాం ఇంకా ఇలాంటి జ్ఞాపకాలు మాకు చాలా ఉన్నాయి ఇదే మా జ్ఞాపకాలు